వంద రోజుల ఉపాధి వ్యవస్థ ఉపయోగాలు ఏంటంటే ఉపాధి హామీలంటూ నిరుద్యోగ నిర్మూలించటం నిరుపేద నిర్మూలన ఆర్థిక ఇబ్బందులు దూరం చేస్తది ప్రవేట్ సంస్థలు పెట్టుబడులు విద్యు విద్యని విస్తృతం చేయ చేయటం ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సూపర్ సిక్స్ అనీ ఇది పెట్టింది ప్రవేశపెట్టింది హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అంటే ఒకటి బడికి వెళ్ళే పిల్లలకి అమ్మఒడి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇవ్వలేదు కానీ మళ్ళీ ఇంకొకటి రెండో వచ్చి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై తొమ్మిది సంవత్సరాలు లోపు వాళ్ళందరికీ ప్రతి మహిళకి ఇంటికి ఒక మహిళకు పదిహేను వందలు ఇస్తానని హామీ ఇచ్చింది కానీ అది ఇంతవరకు అమల్లో ఉంచలేదు జరగలేదు మూడవది వచ్చేసేసి ప్రతి మహిళకు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వాళ్ళకి ఫ్రీ బస్సు కేటాయిస్తామన్నారు అది కూడా ప్రభుత్వం చేయలేకపోయింది హామీ ఇచ్చి చేయలేకపోయింది నాలుగోది వచ్చేసేసి రైతుబంధు పథకం కింద రైతులకి ఏటా ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం కానీ ఏమీ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదు చాలామంది రైతులు పొలాల మీద అప్పులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటన్నారు దీనివల్ల చాలా రై రైతులు నష్టపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అవీ నష్టపోతున్నాయి ఐదోది వచ్చేసేసి సంవత్సరానికి అంటే నాలుగు నెల్లకి ఒక గ్యాస్ గ్యాస్ ఫ్రీ ఫ్రీ గ్యాస్ అన్నారు ఇచ్చారు కానీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పారు అది ఇంతవరకు కొంతమందికే పడ్డాయి ఎవరో ఒకళ్ళకి నూటికి ఒకళ్ళకి ఇద్దరికే పడ్డాయయి అందరికీ పడలేదు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు పడలేదు పడలేదు అని కొంతమంది దీనివల్ల చాలా నష్టపోయారు ఏంటంటే వాళ్ళ దగ్గరున్న డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పి వాళ్ళు గ్యాస్ తీసుకోవటం జరిగింది కానీ కొంతమందికి నిరుపేదలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు ఇంత వరకు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడలేదు ప్రభుత్వ హామీ ఇచ్చింది కానీ ఏం చేయలేకపోయింది ఆరో ఆరవది వచ్చి ఉపాధి అవకాశాలు ఇరవై వేల ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇరవై లక్షల మందికి ఉపాధి హామీ కల్పిస్తామన్నారు కానీ కల్పించలేకపోయారు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అది కాకుండా నిరుద్యోగ భృత్తి ఎవరైతే చదువుకొని ఇళ్ళ దగ్గర ఉండి ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ భృత్తి కింద మూడు వేలు ఇస్తాము అని హామీ ఇచ్చారు కానీ అది నెరవేర్చలేకపోయారు సూపర్ సిక్స్ అంటే ఎందుకండీ ఇంక ఇవన్నీ హామీలు ఇవ్వటం ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టటం ఎందుకు ప్రజల్ని ఆశపెట్టించటం ఎందుకు ఇవన్నీ అదే వంద రోజుల ఉపాధి వ్యవస్థ వల్ల ఉపయోగాలు ప్రయోజనాలు ఏంటంటే ఉపాధి ఆర్దిక భద్రత వృత్తిపరమైన అభివృద్ధి మరియు పని జీవిత సమతుల్యతతో సహా అనేక ప్రయోజనాలని అందిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు అంటే స్థిరమైన ఆదాయం స్థిరమైన ఆదాయం అంటే స్థిరమైన జీతం ఆర్థిక భద్రతను అందిస్తుంది ఇంకోకటి పదవీ విరమణ ప్రయోజనాలు కొన్ని ఉద్యోగాలు పదవీ విరమణ ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి చెల్లించిన సెలవు సమయాలు ఉద్యోగులు అనారోగ్యం అనారోగ్యం వలన సెలవు ప్రసూతి సెలవు లేదా సెలవులు కోసం సెలవు తీసుకోవచ్చు ఇదొక ఉపయోగం వృత్తి పరమైన అభివృద్ధి కెరి మన కెరియర్కి సంబంధించిన నిర్ణయాలు ఉద్యోగులు కెరియర్ నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు నెట్వర్కింగ్ ఉద్యోగులు వారి నెట్వర్క్లను నిర్మించుకోవచ్చు పని జీవిత సమతుల్యత పని జీవిత సమతుల్యత అంటే వర్క్ షాపులు ఉద్యోగులు తమ సమయాన్ని నిర్వహించడం మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ పని జీవిత సమతుల్యత వలన నేర్చుకోవచ్చు మరియు పిల్లల సంరక్షణ ప్రయోజనాలు కొంతమంది యజమానులు ఆన్సర్ డే కేర్ సబ్సిడీలు లేదా రిఫర్స్ అందిస్తారు దీని వలన కూడా ప్రయోజనం వస్తుంది ఇంకొకటి ఆరోగ్యం ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఆరోగ్య బీమా కొన్ని ఉద్యోగాలు ఆరోగ్య బీమాను అందిస్తాయి ఉద్యోగ సహాయ కార్యక్రమాలు కొన్ని ఉద్యోగాలు మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి సహాయపట్టానికి ఉద్యోగి సహాయ సహకారాలను కూడా అందిస్తాయి మరియు జీవిత బీమా కొన్ని ఉద్యోగాలు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు జీవిత బీమా పథకాలను అందిస్తాయి ఇతర ప్రయోజనాలు వచ్చేసి ఉద్యోగ సంతృప్తి అంటే మనం చేసే ఉద్యోగానికి సంతృప్తి పొందామా లేదా అనేది ఉద్యోగులు తమ ఉద్యోగాలతో మరింత సంతృప్తి చెందుతారు చట్టపరమైన రక్షణ కొన్ని ఉద్యోగాలు చట్టపరమైన రక్షణను అందిస్తాయి కార్పొరేట్ డిస్కౌంట్లు ఉద్యోగులు డిస్కౌంట్తో వస్తువులు మరియు సేవలను కొనుగోలు చెయ్యొచ్చు